హలో ఆర్కే ట్రావెల్స్ అండి నేను నా పేరు ర బి రత్నరాజు అండి నేను తణుకు నుంచి రాజమండ్రి వెళ్ళాలి అనుకుంటున్నాను రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్కి వెళ్ళాలి అనుకుంటున్నాను ఆ సు కోట గుమ్మం సెంటర్ నుంచి మళ్ళీ వేరే చోటికి వెళ్ళాలి ఆచో అక్కడ నుంచి ఆటోలు కానీ ఏదైనా వాహనాలు కాని ఏమన్నా ఉంటే మరి తెలియజేయ్ తెలియజేయగలరా వెంటనే నాకు వివరాలు చెప్పండి